హలో నేను భాగ్యాతో మాట్లాడుతున్నానా ఓకే ఓ మీరు చెఫ్ కదా సో మీరు డిషెసు ఎలాంటివి డిషెస్ ప్రిపేర్ చేస్తారు డిషెస్ హోటల్లో ఎలాంటివి పెడతారు మీరు లైక్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ చైనీస్ అన్నీ పెడతారా లేకపోతే ఏదన్నా స్పెషల్ డిషెస్ ఉంటాయా ఓకే షో మీ నాకు లైక్ ప్యూర్ ఇండియన్ ఫుడ్ కావాలి టు త్రీ టు టు త్రీ వెజ్ లైక్ పన్నీర్ పోస్తా అండ్ పాలక్ పన్నీర్ అండ్ వెజ్ బిర్యానీ అండ్ నాన్ వెజ్ చికెన్ ఆల్సో నీడెడ్ అది కూడా కావాలి సో అది అండ్ సో అది లైక్ మీరు కొంచెం స్పైసీ ప్రిపేర్ చేస్తారా లేకపోతే జస్ట్ క్యాజువల్ ఓకే ఏమైనా ఆఫర్స్ ఉంటాయా లైక్ ఎనీ ఎక్స్ట్రా కం ఓకే సో ఎందులో ఉంటుంది కాంబో లైక్ వెజ్ నాన్ వెజ్ రెండూ కాంబినేషన్లో ఉంటుందా లేకపోతే ఓకే సో స్పెషల్లీ ప్రిఫరబుల్ డిష్ ఏంటిదుంటుంది అంటే మీది ఫేమస్ అయినా రెస్టారెంట్స్కి ఓకే బోత్ కాంబో ఐ కావాలి నాకైతే ఓకే ఓకే సో ఆన్ ది స్పాట్ మీరు డిష్ ప్రిపేర్ చేస్తారా లేకపోతే లైక్ ఆఫ్టర్ కమ్మింగ్ ఓవర్ ద రామినో అక్కడ వచ్చాక ప్రిపేర్ చేస్తారా ఓకే సరే నేను వాట్సప్ మీ వాట్సప్ పంపీయండి నేను ఒకసారి చూసుకోని మీకు మొత్తం లిస్ట్ చెప్తా ఓకే త్యాంక్ యూ